మాకు కరెంట్ అంటే ఇంతకు ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తరువాత కొంచెం తగ్గింది ఇక సీజన్లు బట్టి చూస్తే ముఖ్యంగా ఎండాకాలంలో అయితే కరెంటు పోతే మామూలుగా ఉండేది కాదు నా చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేటివి అంటే కరెంటు కోతలు పొద్దున పోతే మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేది కాదు కరెంటు మళ్ళీ నైట్ పోయిందంటే మళ్ళీ పొద్దున అసలే వచ్చేది కాదు కొంచెంసేపు ఇక కరెంట్ అనేది లేకపోవడం వల్ల మాకు మస్తు చిరాకులు వేసేది ఇక టీవీ టీవీ ఉండేది కాదు ఇక ఫ్యాన్ ఉండేది కాదు ఉక్కపోతకి బ్రతుకుతూ ఉండేది మొత్తం ఇక నైట్ పూట నైట్ పూట కరెంటు పోతే పోతే అయితే ఇంకా తలకాయ నొప్పే అనుకో ఇక అంతా నైట్ అంతా జాగారమే ఇక అట్లా రాత్రిపూట కరెంటు పోయేది బాగా బాగా అంటే వేసవికాలంలో రాత్రిపూట కరెంటు పోయేది బాగా ఆ కరెంటు పోవడం వల్ల చదువుకోవడం కానీ ఇంకేదైనా సరే మాకు ఇబ్బందిగానే ఉంటుండేది చాలా కష్టం అవుతుండేది ఇలా చాలా కష్టపడి కష్టపడి ఉంటుండేది కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో కెసిఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు చాలా వరకు తగ్గాయి కరెంటు కోతలు నన్ను అడిగితే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటి దగ్గర కరెంటు కోతలు అనేవి తగ్గాయి చాలా వరకు తగ్గాయి ఇక తగ్గి తగ్గి తగ్గి ఉన్నాయి మంచిగానే ఉన్నాము ఈ కరెంటు కోతలు అనేవి మామూలుగా అయితే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది చాలా తక్కువ మట్టుకు పోతుంది పోతే గీతే కూడా గంట కన్నా ఎక్కువ పోదు ఇంకా నా చిన్నగా ఉన్నప్పుడు పోయేది బాగానే కరెంటు కానీ ఇప్పుడైతే కరెంటు కోతలు అనేవి బాధలే లేవు సీజన్లో అయితే సీజన్లో ప్రాబ్లం అయితే గట్టిగా ఉంటుంది ఎలా అయితే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు వేసవికాలంలో అయితే మాకు ఫుల్లు కరెంటు కోతలు ఉంటాయి మళ్ళీ వర్షాకాలంలో తక్కువ ఉంటుంది కరెంటు కోతలు ఎప్పుడైనా బాగా వర్షం పడితే కానీ ఎప్పుడైనా గాలి దుమారం వచ్చి వర్షం పడి వైర్లు తెగిపోతే కానీ ఆ కరెంటు పోయేది కాదు అసలు ఎప్పుడూ వర్షకాలంలో మళ్ళీ చలికాలంలో తక్కువ మళ్ళీ చలికాలంలో చాలా తక్కువ కరెంటు కోతలు ఉంటాయి మ్యాక్జిమమ్ వీలైనంత వరకు కరెంటు కోతలు అనేవి చాలా తక్కువ ఉంటాయి చలికాలంలో ఎందుకంటే ఏమో నాకు కూడా పెద్దగా తెలియదు దానికి ఏమేం కారణాలు ఉన్నాయో కానీ కరెంటు కోతలు అనేవి చాలా తక్కువ ఉంటాయి వర్షాకాలంలో కానివ్వండి చలికాలంలో కానివ్వండి వేసవికాలంతో పోలిస్తే చాలా వరకు తక్కువ అంటే తక్కువ కరెంట్ కోతలు ఉంటాయి అలా అని ఎప్పుడో వేసవికాలంలోనే పోతుందని కాదు ఈ మధ్యకాలంలో వేసవికాలంలో కూడా కరెంటు కోతలు తగ్గాయి నాకు తెలిసి ఆ కరెంటు కోతలు ఎందుకు అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అందరూ ఇళ్ళలోనే ఫ్యాన్లు ఉంటాయి అందరూ ఫ్యాన్లు యూజ్ చేస్తారు అందరూ మళ్ళీ టీవీ పెడతారు మళ్ళీ ఫ్రిడ్జ్ వాడతారు ఏసీ వాడతారు ఇవన్నీ వాడటం వల్ల ఏమైపోతుందంటే నాకు తెలిసి విద్యుత్ అనేది ఎక్కువ మేరకు ఉపయోగించడం జరుగుతుంది దానివల్ల కరెంటు కోతలు అనేవి పెడతారు అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి అదే ముఖ్యమైన కారణమని నేను అనుకుంటున్నాను అలా అని ఇప్పుడు చలికాలంలో కరెంటు కోతలు ఎందుకు ఉండవు ఎందుకు ఉండవు అని అడిగితే నన్ను నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు చలికాలమే కదా ఎలాగో ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేస్తాము అంతేగాక ఇప్పుడు ఏసి ఏసీ కానీ అన్నీ బంద్ చేసేస్తాము మనం బంద్ చేయడం వల్ల ఏమైపోతుందంటే కరెంట్ అనేది విద్యుత్ అనేది ఆదా అవుతుంటుంది ఆదా అయినప్పుడు ఆ కరెంట్ అనేది కోతలకి గురి కాకుండా ఉంటుంది ఇప్పుడు కరెంటు కోతలు లేకపోతే మనందరం మంచిగా ఉండొచ్చు ఆహ్లాదకరంగా ఉండవచ్చు అదే ఎప్పుడైతే విద్యుత్ కోతలు ఉంటాయో విద్యుత్తు లేకుండా ఉంటుందో అప్పుడు జీవితం దుర్భలం అవుతుంది నిజంగా చెప్తున్నా కదా వేసవికాలంలో అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఒకవైపు ఉక్క పోత ఒకవైపు నిద్ర లేకుండా రాత్రి మొత్తం ఇలా చాలా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది వేసవికాలంలో కరెంటు పోతే కానీ మ్యాక్జిమమ్ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రకారం కరెంటు కోతలు అయితే తక్కువనే ఉన్నాయి చాలా అంటే చాలా వరకు తక్కువ కరెంటు కోతలే ఎందుకు తక్కువ అంటే నాకు కూడా తెలియదు కానీ కరెంటు కోతలు తక్కువే ఒకప్పుడు ఒకప్పుడు తెలంగాణ రాకముందు నాకు చిన్నప్పటి కాలంలో అయితే ఎన్ని కరెంటు కోతలు ఉంటుండేవి అయితే ఇప్పుడు విద్యుత్ కోతలతో విద్యుత్ కోతలతో మొత్తం తట్టుకోలేక పోతుండే ఇప్పుడు ఏమైనా వ్రాసుకుందాము అన్నా కూడా రాత్రిపూట కరెంటు పోతుండే మళ్ళీ పొద్దున లేచి వ్రాసుకుందాము అన్నా ఉండకపోతుండేది ఎనర్జీ లోపల లోపల ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇప్పుడు కరెంటు అనేది మనిషి జీవితంలో చాలా విలువైన పాత్ర పోషిస్తుంది ఏ సీజన్ అయినా సరే విద్యుత్ కోతలు ఉంటే మనకు మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడైతే నైటు మంచి నిద్ర ఉంటుందో అప్పుడే మనిషి అనేవాడు ఉదయం పూట ఉత్సాహంగా ఉండగలుగతాడు ఎనర్జిటిక్గా ఉండగలుగుతాడు కనుక విద్యుత్ కోతలు అనేవి మనుషులని బాగానే ప్రభావితం చేస్తాయి అని నేను అనుకుంటాను అంతేగాక మా జీవితం మీద చాలా ఘోరంగా ప్రభావితం చూపిస్తాయి ఇప్పుడు ఎండాకాలంలో అయితే మాది మా అందరికీ చాలా కష్టంగా అనిపిస్తుంది ముఖ్యంగా నాకైతే నా వల్ల కానీ పని ఎండాకాలంలో విద్యుత్తు లేకపోతే అయితే నేను భ చాలా కష్టం నావల్ల కానీ పని చుక్కలు చూస్తాను అనుకోండి ఒక యాంగిల్లో చెప్పాలంటే అలా అని ఎండాకాలంలోనే పోతాయి అని కాదు మ్యాక్జిమమ్ అన్నీ కాలాల్లో కరెంటు కోతలు అనేవి మామూలే